నేను చేసిన వంట కూర నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక రోజు మా మ్యారేజ్ డే రోజు గుత్తి వంకాయ కూర చేసాను అది మా బంధుమిత్రులకి నచ్చింది సో దాని దానికి నేను చేసే విధానాన్ని చాలా బాగా చేసాను దాని రుచి చాలా మంది నచ్చారు దాంతో పాటు మా అత్తగారింట్లో నాకు ఆ గుత్తి వంకాయ కూర చేసినందుకు మంచి పేరు వచ్చింది దావత్కి వచ్చిన వాళ్ళందరూ కూర చూ తిని చూ చూసి మెచ్చుకున్నారు నేను చేసే విధానాన్ని చెప్పాను వాళ్ళకి వాళ్ళు బాగా చేసావు అని చెప్పారు ఫస్ట్ ముందుగా నేను ఎలా చేసానంటే గుత్తి వంకాయ కూర ముందు మార్కెట్కి వెళ్ళి గుత్తి వంకాయలు తీసుకున్నాను గుత్తి వంకాయలు మసాలా కర్రీ నల్ల వంకాయలైతే చాలా బాగా ఉంటుంది కాబట్టి దాంతో పాటు నల్ల వంకాయలు ముల్లు వంకాయలు ఉండే గుత్తి వంకాయని తీసుకున్నాను నేను అలా తీసుకొని మార్కెట్ నుండి తీసుకొని వచ్చి ఫ్రెష్గా ముందుగా కడిగాను ఆ ముళ్ళకి ఇట్లా కొంచెం మైల ఉంటే దాని నీటుగా కడిగాను కడిగి దాన్ని ఫ్రెష్గా తూడుచుకొని ఫస్ట్ ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను నీళ్ళు తీసుకొని గుత్తి వంకాయ కూర కాబట్టి అందులో చెడు చేదు పోవడానికి ముందుగా ఉప్పు వేసాను ఆ ఉప్పు ఉప్పు వేసి మెల్లిగా గుత్తి వంకాయలను తీసుకొని కట్ చేసి అచ్ ఒక్క గుత్తి వంకాయలో నాలుగు పచ్చలుగా చేసుకొని ఆ పచ్చలని నీళ్ళలో ఉప్పు ఉన్న నీళ్ళలో వేసాను ఆ నీళ్ళలో వేసి అలా అలా గుత్తి వంకాయకి సరిపడే వంకాయలను కట్ చేసాను దగ్గర దగ్గరగా ఒక కేజీ వరకి కట్ చేసాను ఎందుకంటే ఆరోజు మా ఇంట్లో మా మ్యారేజ్ డే కాబట్టి ఎక్కువ మంది చుట్టాలు వస్తారని చెప్పి చాలా ఒక వన్ కేజీ వరకి కట్ చేసాను కట్ చేసి దానికి మసాలా కోసం నేను ఎలా తయారు చేసానంటే ముందుగా నేను ఆనియన్స్ అదే ఆనియన్స్ అనగా ఉల్లిపాయలు ఒక్క కేజీకి సరిపడే మసాలాకి సరిపోయే దానికి ఒక మూడు నాలుగు పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని ముందుగా వే కట్ చేసుకున్నాను తురుముకున్నాను తురుముకొని ముందుగా ఫ్రై చేసాను నూనెలో ఉడికించాను ఉడికించి చల్లారబెట్టాను

పెట్టిన తరువాత మసాలా కోసం ధనియాలు తీసుకున్నాను ధనియాలు ఒక వంద గ్రాముల పైన తీసి ఎంత కొంచెం మసాలాలో ధనియాల పొడి ఎక్కువ ఉంటే టేస్ట్ అవుతుంది కాబట్టి ధనియాలు ఎక్కువగా తీసుకున్నాను తీసుకొని ధనియాలను దోరగా పెంక మీద వేయించుకొని వేయించిన తరువాత అవి ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకొని దానిని గాలికి ఆరబెట్టాను వేడి అయిపోయిన తరువాత ఆ ధనియాల పొడిని మిక్సీలోకి వేసుకొని పొడిలాగా చేసాను ఆ ధనియాలు పొడిలాగా చేసి ప్రక్కన పెట్టాను తరువాత జీలకర్ర కూడా తీసుకున్నాను జీలకర్రని తీసుకొని పెంక పైన వేడి చేసాను వేడి దోరగా వేడి చేసి బ్రౌన్ కలర్ విధానం వచ్చే రంగు వచ్చే వరకి

మిగతా ఏంటంటే మసాలా కర్రీకి పులుసు కావాలి కాబట్టి ఒక నిమ్మ ఒక రెండు మూడు మూడు నిమ్మకాయల సైజు అంత నిమ్మ చింతపండుని నానబెట్టాను దాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను తరువాత ఏం చేసానంటే దా మసాలలోకి హోల్ గరం మసాలా పొడి కావాలి కాబట్టి నేను హోల్ గరం మసాలా అంటే ఏమేమి చేయాలండి దానికి మనము చెక్క తీసుకోవాలి లవంగాలు తీసుకోవాలి సాజీర తీసుకోవాలి పువ్వులు తీసుకో పువ్వు అంటే ఇట్లా స్టార్లాగా ఉంటుంది చూడు మసాలా పువ్వు ఆ మసాలా పువ్వు తీసుకొని ఇంక ఏమేమి వెయ్యాలి దానికిట్ల పూవులాగా వస్తుంది చూడు ఆరెంజ్ కలర్లో ఆ పువ్వు తీసుకున్నాను ఇంకేమేమి కలపాలని మిరియాలు కలిపాను ఇవన్నీ ఏం చేసాను ఏం ఏం ముఖ్యమైనది ఆకు బగారాకు

సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కడాయి పెట్టుకుని ఆల్రెడీ కట్ చేసుకున్న గుత్తి వంకాయలున్నాయి కదా దాని నాలుగు పచ్చలుగా చేసుకొని ఉంచాను కదా గుత్తి వంకాయ ఒక్కొక్క వంకాయని మొత్తం విడదీయొద్దు అండి దాన్ని నాలుగు పచ్చల్లా కట్ చేయద్దు జస్ట్ మనం ఆ వంకాయని ఇలా పెట్టి ఫోర్లాగా డివైడ్ చేసి దాన్ని ఫస్ట్ ఏమి చేయాలంటే ఫస్ట్ మనం గుత్తి వంకాయ కూర కోసం ఒక బగోని పెట్టుకున్నాము దాంట్లో నూనె వేసాను దానికి ఒక కేజీ కేజీ కావాలి కేజీ మసాలా కర్రీ కావాలంటే మనకి దగ్గర దగ్గర ఆయిల్ చాలానే పడుతుంది కాబట్టి మనము చాలానే వేసుకోవాలి కాబట్టి కొంచెం అందాజ పొంటి ఒక పావు కిలో కన్నా ఎక్కువగానే తీసుకున్నాను ఆ ఆయిల్లో నేను జీల కొంచెం సాజీర వేసాను ఫస్ట్ కొంచెం మసాలా కోసం కొంచెం టేస్ట్ ఫ్లేవరింగ్ అనేది వస్తుందన్నమాట మనం అది చేసుకుంటే కాబట్టి నేను ముందు అది వేసుకున్నాను తరువాత ఈ వంకాయలను తీసుకున్నాను ఈ వంకాయలు మనం ముందుగా సాల్టులో సాల్ట్ వాటర్లో తీసి పెట్టుకున్నాము కదండీ ఆ వంకాయలను నూనెలో వేసాను నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అండి అవి ఫ్రై చేసుకొని ఆ ఆవిరి బయటికి పోకుండా ఎప్పుడైతే కూరలో ఆవిరి బయటికి పోకుండా ఉంటేనే కూర అనేది మనకి బాగా టేస్ట్గా రుచికరంగా ఉంటుంది కాబట్టి మనము అది ఆ వంకాయలని ఉడకపెట్టాలి మంచిగా డీప్ ఫ్రై అయ్యేంతటి వరకు చూసుకోవాలి తరువాత ఏంటంటే ఆ వంకాయలను ప్రక్కకు తీసుకొని ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి మనం ఇందాక సపరేట్ సపరేట్గా ఉంచుకున్నాము కదండీ పొడిలని మసలని అన్నింటినీ ఉంచుకున్నాము కదా ఏవేవి ధనియాల పొడి జీలకర్ర పొడి హోల్ గరం మసాలా పొడి ఇంకా చింతపండు అన్ని నానబెట్టుకున్నాము కదా ఇప్పుడు మిక్సీలోకి ఏం చేయాలంటే మనము ఆ పొడిలన్నీ వేసుకొని కొంచెం ఇంకా అందులో పసుపు వేయాలండి పసుపు సరిపడే అందాజా ఒక టూ త్రీ టూ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకి పసుపు వేసి మనకి కూరని తగినంత విధానంగా కూరకి తగినంత విధానంగా వేసుకోవాలండి కాబట్టి వేసుకున్నాను వేసుకొని అందులో పసుపు వేసుకొని అందులో కారం ఇంకా ఏమంటారండి కారం వేసుకున్నాము పసుపు వేసుకున్నాము టేస్ట్ కోసం ఫ్రెష్గా దంచి ఉంచుకున్న వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి మంచిగా ఫ్రెష్గా అల్లం కడుక్కొని వెల్లిపాయ ముక్కలను బాగా దంచుకొని బాగా ఉంచుకో దంచి ఉన్న పేస్ట్ని అందులో మిక్సీలో వేసి ఇప్పుడు ఏమేమి అయిపోయాయండి మనకి కారం పసుపు వెల్లుల్లిపాయలు ధనియాల పొడి జీలకర్ర పొడి హోల్ గరం మసాలా ఇవన్నీ వేసాము కదా దాంతో పాటు కొంచెం వాటర్ పోసి దా అంత మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మంచిగా ప్యూరీ పేస్టులాగా అయ్యేంతటి వరకు చేసుకోవాలి తరువాత కొంచెం చింతపండు వేసుకోవాలి కొంచెం పులుపు కొంచెం ఏదో ఒక రెండు రెక్కలు కొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలి వేసుకొని మిక్సీ చేసాము ఇందాక మనము పక్కకి ఆయిల్లో ఉడక ఫ్రై చేసుకున్న వంకాయలని ప్రక్కకు పెట్టాము కదా అది పక్కకు పెట్టాక తరువాత

అందరు నచ్చ అందరికీ నచ్చుతుంది కాబట్టి మనము నెయ్యి నేను నా నాకు నచ్చుతుంది కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను అండి ఆ నెయ్యిలో మనం కొంచెం మిగిలిన ఆల్రెడీ కొన్ని పెట్టిన మసాలా వంకాయలకు పెట్టాక మిగిలిన మసాలా ఉంటుంది కదా ఆ మసాలా ఇందులో వేసుకున్నాను వేసుకొని ఫ్రై చేసిన తరువాత మంచిగా ఆ మసాలా అనేది నూనెలో బాగా ఉడకాలి ఎప్పుడైతే నూనెలో ఉడుకుతేనే అప్పుడు చాలా బాగుంటదన్నమాట తరువాత పులుసు మనము రెండు మూడు సైజుల దాన్ని పులుసు తీసుకున్నాము కదా ఆ పులుసు బాగా పిసికి బాగా నూనెలో మసాలా నూనెలో పులుసు అనేది బాగా ఒక మూడు నాలుగు సార్లు నీళ్ళు పోసి పులుసు అంత వేసుకోవాలి ఆ పులుసు అనేది బాగా మసలాలి అండి పులుసు విరిగితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది

బాగా ఫ్లేవరింగ్ అనేది వస్తుంది అన్నమాట మనకి ఫ్రై చేసుకుంటే పుదీనా కొత్తిమీర అవన్నీ మంచిగా మిక్స్ అయి స్మెల్ అనేది బాగా వస్తుంది మనము ఇంకా టేస్ట్ కోసం అని ప్యూరీ కూడా టమాట ప్యూరీ కూడా వేసాము ఉత్తి పులుసు వేస్తేనే కొంచెం టేస్ట్ రాదండి ఇట్లా గ్రేవీగా చిక్కగా రావాలంటే టమాటా కూడా మనము వేసుకోవాలన్నమాట ఈ టమాటా పులుసు అవన్నీ బాగా మిక్సయి మంచిగా ఉంటుందన్నమాట మనం మసాలాలు కూడా చాలా వేసుకుంటాము దానికి మసాలా వంకాయకి కాంబినేషన్గా మనం పూరి కూడా చాలా బాగా ఉంటుంది పూరి పూరి విత్ మసాలా పూరి విత్ పూరి కూడా తినవచ్చు మనం దానికి కాంబినేషన్గా బగారన్నం వేసుకుంటాము కదా ఈ బగారన్నంలోకి ఈ వంకాయ కూర అనేది చాలా బాగా ఉంటుంది అండి ఆ మసాలా ఉడికి మొత్తం అయ్యాక మనము కొంచెం చేదు విరగడానికి కొంచెం స్వీట్నెస్ కోసం మోర్ టెస్ట్ రావడానికి మనము కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి అండి ఆ బెల్లం యాడ్ చేసుకుంటే మనకి అనేది బాగా రుచికరంగా మంచిగా అనిపిస్తుంది మన తెలంగాణ సైడ్లో ఎక్కువ వేయరండి బెల్లము కాకపోతే ఏంటంటే ఈ ఆంధ్ర సైడ్ వాళ్ళు బాగా వేస్తారు మన వంటలతో పోలిస్తే ఆంధ్రా వంటలు చాలా బాగా ఉంటాయి తెలంగాణ వాళ్లు కూడా బాగానే చేస్తారు కొంచెం వంకాయలో నా నేను చేసే విధానంలో

హై ఫ్లేమ్లో పెడితే వంకాయలు బాగా ఉడికిపోయి చెదిరిపోతాయి కాబట్టి చిన్న ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలిపి కలపనట్టు ఇలా మధ్యలో వంకాయలను బాగా ప్రెస్ చేయకుండా సైడ్ కార్నర్స్ని భ బగోనిలో సైడ్ కార్నర్స్ని ఇలా ఇలా కలిపి జస్ట్ ఇలా

అలా నచ్చడంతో నేను మీకు ఇలా నేను చేయడంతో ఇలా నేను వంకాయ రెసిపీని ఇలా చేసానని చెప్పి నేను నీకు చెబుతున్నాను దానికి కాంబినేషన్గా బగారన్నం పూరితో తింటే చాలా బాగా ఉంటుంది అలా మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నచ్చారు దానితో నేను చాలా ఆనందంగా ఉన్నాను